ఆటలు శారీరకంగానూ మానసికంగానూ మనుషులకి చాలా ఉపయోగపడతాయి ఇంకా శారీరకంగానా అయితే అలా ఉపయోగపడతాయి అంటే మనం వెళ్ళి ఆడడం వల్ల మన ఒళ్ళంతా స్ట్రెస్కి గురయ్యి అంతే కాకుండా మనం కొంచెం కష్టపడతాము మన బాడీ అనేది ఫిట్గా ఉండాటానికి ఎటువంటి బద్ధకం వంటివి వంటివి లేకుండా సరే మనం ఫిట్గా ఉంటాము ప్రతీ ఒక్కదానికి చురుగ్గా చురుకుదనంగా పనిచేయడానికి శారీరకంగా మనకి హెల్ప్ చేస్తాయి ఆటలు అంతేకాక మానసికంగా అంటే మనం వెళ్ళి తోటి వారితో అక్కడ మాట్లాడవచ్చు అందరితోటిని ఒకవేళ క్రికెట్ అని కానీ లేదా వాలీబాల్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడ అందరితోని కలిసి సిల్లీ కానీ ఇంకా వాళ్ళతో జోక్స్ని ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటాము లేదంటే అందరితోటి కలిసిమెలిసి అనేసి ఇది మన మానసికంగా ఆరోగ్యానికి సహాయపడతాయి ఎలాగా అంటే గమ్మున మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం అలాంటివి ఆడుతున్నప్పుడు మరచిపోయి వాటిలో అక్కడ మనము ఎంజాయ్ చేస్తూ ఆటలు ఆటలు అనేవి మనకి చాలా ఆరోగ్యానికి సహాయపడుతున్నాయి